నేను మొదట నా యొక్క ఆర్డర్ యొక్క హిస్టరీకి వెళ్తాను వెళ్లి అక్కడ ఆర్డరు ఎరలో తప్పు రంగుని కనుక్కుంటే నేను అప్పుడు దాన్ని రవాణా చేయకుండా దాన్ని ఆపడానికి అక్కడ ఉన్న బటన్ని క్యాన్సిల్ చేయడానికి నొక్కుతాను అక్కడ ఉన్న రీజన్స్లో అది తప్పు రంగు అని సెలెక్ట్ చేస్తాను అప్పుడు దానిని బట్టి నా యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి సబ్మిట్ చేస్తాను ఒకవేళ వాళ్ళు వేరేది ఆర్డర్ చేసుకోవడానికి మార్చుకోవడానికి ఇష్టం ఉంటే మార్చుకోండి అని అంటే నేనప్పుడు దానిని మా రంగును మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఆ విధంగా నా యొక్క ఆర్డర్ని నేను సరి చేసుకోవడానికి చూస్తాను